అవునమ్మా ఎవరు మాట్లాడేది చెప్పండి ఓకే ఓకే ఓకే అలాగే ఓకే తప్పకుండా అరేంజ్ చేస్తామమ్మా మీరు హైదరాబాదుకి ఎప్పుడు వస్తున్నారో డేట్ చెప్పండి ఆ తరువాత ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే హైదరాబాదులో చాలా ఉన్నాయి చార్మినార్ కానీ తరువాత బిర్లా మందిర్ కానీ ఆ తరువాత ఈ మ్యూజియం కానీ ఆ తరువాత అన్నీ రకాలు పది పదిహేను ప్లేసెసు మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి అలాగే ముచ్చింతలు కానీ అన్నీ రకాలున్నాయి అన్నీ రకాలు కూడా మీరు చూడాలంటే రెండు రోజులు పడుతుంది మాకొచ్చేసి హోటల్ టారిఫ్ వచ్చేసి నాన్ ఏసీ అయితే వెయ్యి రూపాయలు ఏసీ అయితే పదిహేనొందలు మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మీకు ఇచ్చేస్తాము అలాగే మీకు ప్రైవేట్ వెహికల్ కూడా అరేంజ్ చేసి మిమ్మల్ని పంపిస్తాము ఏసీ కావాలంటే ఏసీ అయితే ఒక రేటు నాన్ ఏసీ అయితే ఒక రేటు మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని మీకు ఇచ్చేస్తాము ఏది కావాలంటే అది చెప్పండమ్మా ఓకే ఓకే ముచ్చింతలమ్మా

తప్పకుండా మీకు అన్నీ రకాలు చూపిస్తామమ్మా

ఓకే ఓకే అమ్మా ఓకే తప్పకుండా మీరు రండి ఓకే అమ్మా అలాగే అలాగే తప్పకుండా అమ్మా రండి ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్